మేం వ్యవసాయం చేస్తాము వరీ నాటినాము అందులో మాకు ఆదాయం ఎక్కువగానే వచ్చింది ఇవి మళ్ళీ అది అయిపోయిన తరవాత వంకాయి నాటినాము అందుకు ఈ ఎరువులు అన్నీ తోలినాము కాపు ఏం బాగనే కాసింది వంకాయ్ ఎత్తుకుపోయి మార్కెట్లో వేయడానికి రోడ్డు రవాణాలు సరిగా లేవు అది ఎత్తుకుపోయి ఇక్కడా మేము చేసి ఏసిన పంటకి అయితే అక్కడా పోతే ఎక్కువనే వచ్చింది ఇరవై మూట్లు పైన వంకాయ్ మేం కోసినాము అది బాగ సాగుబడి చేసుకున్నాము మళ్లీ అది అయిపోయిన తరవాత ఇదీ బెండకాయ నాటినాము ఆ బెండకాయలో కూడా మాకు చాలా ఆదాయం కనిపించింది కాని మార్కెట్కి మేం పోతావుంటే కొంచం రవాణా రోడ్డు బాగ ఉన్నా లేకపోయినా మేము ఏదో బండిలో పెట్టి తోలుకొనిపోయి మార్కెట్లో వేసేసి అందులో వచ్చే లాభాన్ని మేము బాగా మాకు బాగా అయింది మళ్లీ ఇదీ నెక్స్ట్ ఇది పోయిన తరవాత కూడా ఈ చిక్కుడు కాయలు కూడా ఆడాడ చిక్కుడు కాయ మేము నాటుకున్నాము ఒక పది గుంట్లకి నాటినాము కాని అది బాగ వచ్చింది అవన్నీ కూడా మేము ఎరువులు అదంతా వేసి దాన్నీ ఆ పలితం రాగానే అది ఎత్తుకుపోయి మార్కెట్లో ఎత్తుకుపోయి వేసినాము ఊర్లు మీద అమ్మినాము ఇవంతా కూడా మాకు మేము పెట్టిన పెట్టుబడి కంటే కూడా అది బాగ మాకు రెండిప్పుగా ఆదాయం వచ్చింది రెండు రెట్లు వచ్చింది ఆదాయం అందుకని అన్నీ మాకు సౌకర్యంగా కనిపిచ్చింది వ్యవసాయం వల్ల మళ్లీ ఇది జొన్న కూడా మరీ మొక్కజొన్న నాటినామండి ఈ మొక్కజొన్న కూడా మాకు చాలా ఆదాయంగా కనిపిచ్చింది అవి మా మా అది మిషన్లు ఉంటుంది దానికోసం మిషన్లు పెట్టి మేము అది దంచేసినాం దంచేసి కోళ్ల పారం వాళ్ళ దగ్గర పోయి మూట బస్తా ఇంత అని మేము రేటు మాట్లాడుకొని అమ్మటం జరిగింది అది మనం మేము ఒకా పది రూపాయలు పెట్టినామనుకో ముప్పై రూపాయలుగా ఆదాయం వచ్చింది అండి దాంట్లో కూడా ఏం మాకు కొరత లేకుండా ఈ సాగుబడి బాగ జరిగింది అదీ మాకొచ్చి ఈ ఎక్కువ ఎండాకాలంలో చెనిక్కాయలు వేసినామండి ఈ చెనిక్కాయలు వేసినామంటే ఒక్కా గుంట రెండు మూట్ల వరికి మాకు వస్తుందండి పది మూట్లు అలా నాటితే ఇరవై మూట్ల వరికి మాకు సాగుబడి అవుతుంది చెనిక్కాయలలో కూడా మాకు మంచి ఆదాయం దొరికింది ఎలాంటి మాకు ఇబ్బంది లేకుండా వచ్చింది ఈ వానాకాలంలో కూడా ఈ వరి పైరు నాటుకున్నామంటే అవి కూడా మాకు చాలా లాభాలు కనిపిస్తూ ఉన్నాయండి ఇప్పుడూ పది గుంట్లు మా మాకుండేది ఒక ఎకరా ఒక ఎకరా మేం నాటినామంటే ఇరవై మూట్లు తక్కువా ఇరవై ఇరవై ఐదు మూట్లు తక్కువా అయ్యేది లేదు బాగ అవుతాది ఆ దాన్ని మేము ఇంటికీ పెట్టుకుంటాము దానింతా అమ్ముకుంటాము ఈ ఇలా చేస్తా ఉన్నాము మేము అట్ల చేస్తాం మాకేదీ ఇబ్బంది లేకుండా జరగతూవున్నది అలాగే ఈ తోట్లో ఈ చిక్కిడీ కా ఇది వరి నారు నారు ఉండ్లా ఇదీ ఇదీ ఇదీ ఆకు ఆకు కూరలు సిర్రాకు వేసినా తోటాకు వేసినా ఇది అయిపోయిన తర్వాత ఒకా ఐదు గుంటలు మేము తోటాకు అట్టా వేసుకున్నామంటే దాంట్లోనే మాకు ఎంతో ఆదాయం కనిపిస్తా ఉంటుంది అది బాగా మేము దాన్ని బాగ సాగుబడి చేసుకొని రోజూ పెరికి కట్ట కట్టుకొని అ మార్కెట్కి పోయినామంటే అవి మాకు చాలా లాభాలు కూడా దాంట్లో కనిపిచ్చింది ఏం కొరత లేకుండా వచ్చింది మర్లా ఈ ఇదీ ఈ జొన్న జొన్న నాటినాము ఆ జొన్నలో కూడా మాకూ ఎండాకాలంలో బాగా పంట అయ్యింది ఈ వాన వానాకాలంలో మేం నాటలేము ఎండాకాలంలో దాన్ని అది బట్టి దాన్ని నాటుతాము అది ఎప్పుడూ మనకీ ఫలితం ఇస్తుందని అప్పుడు మేము నాటినామంటే అదీ కూడా మాకు బాగ పంటలయితాయి మేము బాగా దాని అభివృద్ధి చే చేసుకొని ఆ దాన్ని ఇదేలాగా బస్తా లెక్కన మేమూ మూట లెక్కన వేసేస్తామండి మూట ఇంతని మేం పెట్టింది సాగుబడి ఎంత అది వచ్చింది ఎంత అట్ట నేను లెక్కచేసుకుంటే దాంట్లోనే రెండు ఇంపుగా ఆదాయం మాకు కలుగజేస్తుంది